తెలుగు భాష చాలా ప్రాచీనమైనది సింధు నాగరికత హరప్ప నాగరికత కన్నా చాలా గొప్పది క్రీస్తుశకం క్రీస్తుపూర్వం రెండు రకాలను తెలుగు భాష చాలా ప్రాచీనమైనది తమిళ్ హిందీ మలయాళం ఒరిస్సా బెంగాలీ కన్నడం ఇలాంటి భాషల కన్నా తెలుగు భాష చానా ఉత్తమమైనది ఇంకా మహాభారతం ఆదిపర్వం నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ వంటి వారు మహాభారతాన్ని సంస్కృతం నుంచి హిందీలోనికి మార్చినారు తెలుగు భాష కథలు గేయాలు వీధి నాటకాలు చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు పొలంలో పనిచేసే వాళ్ళు గేయాలు పాడుకుంటూ ఇంకా మన భాష ప్రాచుర్యాన్ని వీధి నాటకాలలోనూ ఒక యుద్ధం లాంటిది తెలుగు భాష తమిళ్ నుంచి వేరు చేసి జనాలు వేరుపడటానికి తెలుగు భాష ఎంతో ఉపయోగపడింది తెలుగు మాట్లాడేవారు ఇండియాలోనే ఎక్కువ శాతం ఉన్నారు తమిళ్ తెలుగు మలయాళం కర్ణాటక హిందీ భాషల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని వేరుచేసి పాలిస్తున్నారు ఇంకా గ్రంథాలయాలు పుస్తకాలలో హిందీ కన్నా ఎక్కువ తెలుగు భాషని అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికమవడం పరీక్షల్లో తెలుగు కోసం పోరాటాలు చేసాం ఎగ్జామ్లో తెలుగు కానీ సపరేట్గా ఎగ్జామ్లు పెడుతున్నారు చాలావరకు తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నా తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉండ ఉండటం వల్ల తెలుగుని అధికారిక భాషగా ప్రకటిస్తున్నారు తెలుగువారు తెలుగు మాట్లాడేవారు